పులసుందమ్మా రొయ్యలున్నాయి పీతలున్నాయి చేపలున్నాయి ఏం కావాలమ్మా పులస పదివేలమ్మ కిలో రొయ్యమో ఆరు వందలు వస్తాయి కేజీ ఉన్నాయి చేపలు కూడా నాలుగొందలమ్మ ఏంటమ్మా నాలుగు వందలు ఉన్నాయి అమ్మ అవును అమ్మ పీతలు కూడా నాలుగొందలేనమ్మా కిలో ఇవ్వమంటారా అదేంటమ్మా మేమెక్కడికో వెళ్ళి తీసుకురావాలి కదమ్మా అర్ధం చేసుకోవాలి మీరు కూడా అదేనమ్మా ఎంతకో కొంతకి అడుగుతారు కదా మీరు పులస అయితే తగ్గదమ్మా ఏమాత్రం చాలా టేస్ట్గా ఉంటుందమ్మా అది చాలా రుచికరమైన చేప ఇది చాలా బాగుంటుందమ్మా ఒకసారి తిని చూడు నువ్వు మర్చిపోవింక పులస గురించి అవునమ్మా అయ్యబాబోయ్ రెండువేలు తగ్గదమ్మా వందో యాభైయో తగ్గుతుంది కానీ రెండు వేలు ఎలా తగ్గుపోతుందమ్మ రెండు వేలు తగ్గదమ్మ రెండువేలు తగ్గదమ్మా పదివేలంటే కనీసం తొమ్మిదివేల ఐదువందలు ఎంతో ఇవ్వాలి కానీ మరి వేలకు వేలు తగ్గించేస్తే ఎలాగమ్మా మీరు చూడండి చూసి ఇవ్వండి మీకు తెలియంది ఏముందమ్మా అదేంటమ్మా ఇంకోక రెండొందలు ఇవ్వండమ్మా

అలాగేనమ్మా వేరు వేరు కవర్లో వేసిస్తానమ్మా సరేనమ్మా సరేనమ్మా సరేనమ్మా